స్కూల్లో విద్యార్థులకు తమ చేతి పనులను మెరుగుపరచడానికి శిక్షణ ఇస్తారు ఏ విధంగా అంటే తమకు వారానికి ఒకసారి డ్రాయింగ్ క్లాసెస్ అనేవి పెడతారు దాని ద్వారా పిల్లలు చేతి పనులు అంటే చేతి పనులు ఎక్కువగా నేర్చుకోగలరు వాటితో వారు చిన్న చిన్న పడవలు తయారు చెయ్యడం రాకెట్లు చెయ్యడం ఆ రాకెట్లు చేసి క్లాసుల్లో ఎగరవేయడం వంటి పనులు చేస్తారు మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే గట్టిగా వర్షాలు వచ్చినపుడు నేను మా స్నేహితులతో కలిసి చిన్న చిన్న పడవలు చేసి రోడ్ల మీద వదిలే వాళ్ళము అవి అలా వెళ్తుంటే చూసి మేమెంతో ఆనంద పడేవాళ్ళము ఈ విధంగా నేను నా చిన్ననాటి చిన్ననాటిలో ఈ విధంగా చేసేవాడిని నేనే కాదు ఏ పిల్లవాడైనా చిన్నపుడు ఇటువంటి చేతిపనులు అంటే పడవలు చెయ్యడం రాకెట్లు చెయ్యడం ఏమైనా వివిధ వస్తువులు చేసి ఎగరవెయ్యడం వంటి చేస్తుంటారు ఈ విధంగా చెయ్యడం వల్ల వారికి కొత్తవి తయ్యారు చేయాలనే ఆశ పెరుగుతుంది దానితో వారు ఉన్నత స్థాయిలో ఉండగలరు